మా పెరట్లోకి ఆర్ మా తోటలోకి పక్షులని ఆకర్షించడానికి మేము మా దగ్గర చాలా చిట్కాలున్నాయి అంటే బేసిక్గా ఇవి ఈ చిట్కాలు ఇప్పుడు నేను చెప్పే చిట్కాలు అందరి దగ్గర ఉంటయి అందరు పాటిస్తుంటారు కూడా నేను ఒకటి పక్షులని ఆకర్షించడం కంటే వాళ్ళని ప్రేమించాలి వాటిని ఆకర్షించడం కంటే ముందు వాటిని ప్రేమించాలి మనం వాటికి ఎలాంటి హాని చెయ్యట్లేదు అన్న నమ్మకాన్ని వాటికి కలిగించాలి ముందు అంటే మన ద్వారా వాటికి ఎలాంటి హాని లేదు అన్న నమ్మకం వాటికి కుదరాలి సపోస్ ఇప్పుడు బేసిక్గా పక్షులు కానీ లేకపోతే ఇప్పుడేమైనా పిట్టలు కానీ ఇంట్లోకి వచ్చినప్పుడు కానీ పెరట్లోకి వచ్చినప్పుడు కానీ బేసిక్గా చాలామంది ఏం చేస్తారంటే వెళ్ళి ఉష్ ఉష్షని చెప్పి వెళ్ళగొట్టేస్తుంటరు వాటి వల్ల ఏమవుతుంది అంటే అవి భయపడి పోతూ ఉంటయి పక్షులు అబ్బో వీళ్ళేదో చేస్తున్నారు మనల్ని మనల్ని చంపేస్తారేమో మనల్ని కొట్టేస్తారేమో ఎందుకు వెళ్ళడం అటు పక్కకి వెళ్ళకూడదు ఇంకోసారని చెప్పి అవి భయపడతాయి సో వాటిని అలా చెయ్యకూడదు ఉష్ ఉష్ అనకూడదు లేకపోతే వాటికి అవే భయపడే సౌండ్స్ ఏమైనా ఉంటే ఆ వాటిని మనం చెయ్యకూడదు అలా చెయ్యకూడదు అలా చెయ్యకుండా ఉంటే అవి ఇబ్బంది పడకుండా ఉంటాయి బయపడకుండా ఉంటాయి సో ఫస్ట్కి వాటికి భయాన్ని పోగొట్టాలి వాటిని భయాన్ని పోగొడితే ఆటోమేటిక్గా అవి మనకి అలవాటైపోతాయి మనల్ని దగ్గర తీసుకుంటాయి మనల్ని మనల్ని మనల్ని వేరే దృష్టితో చూస్తయి అరే వీళ్ళు వీళ్ళు మంచి వాళ్ళే అన్న దృష్టితో మనకి మనల్ని చూస్తాయి వాటికి అర్థమయిపోతుంది మన మన ద్వారా వాటికి ఎలాంటి హాని లేదన్న విషయం వాటికి క్లియర్కట్ట్గా అర్థమయ్యి అవి ఊహించుకుంటయి సో నెక్స్ట్ ఏం చెయ్యాలి మనం అంటే వాటికి ఆహారం వెయ్యాలి అప్పుడప్పుడు మనం పావురాలకి కానీ పిట్టలకి కానీ ఏంటంటే ఇంట్లో ఉన్న బియ్యము లేకపోతే పప్పు లేకపోతే వడ్ల గింజలు ఇంకేవేవో రకరకాల కూరగాయలు పండ్లు ఏవో ఒకటి వాటికి అక్కడ పెట్టాలి మన పెరట్లో కానీ లేకపోతే మన తోటలో కానీ ఇలా జల్లితే ఫస్ట్ రోజైతే ఏది రాదు మొదటి రోజైతే అన్నీ ఎలా వస్తాయంటే పక్షులు మనుషుల కంటే తెలివైనవని నా ఉద్దేశం ఎలా ఆలోచిస్తాయంటే అవి వీడిప్పుడు ఈ మనిషెప్పుడూ గింజలు జల్లడు మనకి ఆహారం వేస్తున్నాడంటే ఖచ్చితంగా వీడు మనకి హాని చెయ్యాలని చూస్తున్నాడు ఎందుకులే వద్దు అని చెప్పి ఆలోచిస్తాయి సో మనం ఏం చెయ్యాలి గింజలు చల్లిన తర్వాత వెంటనే ఇమీడియట్గా గింజలు చల్లిన తర్వాత ఎక్కడైతే గింజలు చల్లామో ఆ ప్లేస్ నుంచి దూరంగా వచ్చేయ్యాలి దూరంగా వచ్చేస్తే వాటేమనుకుంటాయి అంటే వీడెవడో గింజలు జల్లేసి వెళ్ళిపొయాడు సో వీడు మంచి వాడు ఉన్నట్టున్నాడు వీడు దూరంగా ఉన్నాడు వీడివల్ల మనకి ఎలాంటి హాని జరగలేదు వెళ్ళి తినేయొచ్చు అని చెప్పి ఒక నమ్మకంతో అవి కిందకి దిగి అక్కడ మనం పెట్టినటు గింజలు కానీ పదార్థం ఏ పదార్థాలు కానీ అవి తినేసి అక్కడి నుంచి ఎగిరిపోతాయి సో మొదటి రోజు ఇలా వచ్చి తినేసి వెళ్ళిపోతుంది ఇదే రిపీట్ని ఒక నాలుగు ఐదు రోజులు చేసామనుకో చేసామనుకోండి ఖచ్చితంగా అవి మనకు అలవాటై పోబోతాయి ఎలాగంటే వీడు డైలీ వస్తున్నాడు వీడు డైలీ గింజలు జల్లి దూరంగా వెళ్ళిపోతున్నాడు మనకెలాంటి మనం తినే దాకా మన దగ్గర రావట్లేదు మన్ని మంచిగా తిననిస్తున్నాడు అని చెప్పి ఒక నమ్మకం వస్తాయి వాటికి దాని వల్ల అవి మన్నీ గట్టిగా నమ్ముతాయి ఈ గట్టిగా నమ్మడం వల్ల ఏం కుదురుతాయంటే మనకి వాటికి స్నేహం ఏర్పడుతుంది అంటే ఫ్రెండ్షిప్ ఒక మంచి కమ్యూనికేషన్ ఏర్పడుతుంది వా వ వాటికీ వాటి మధ్య మన మధ్య ఎప్పుడూ మీరు గింజలు చల్లడమే కాదు నీళ్ళు కూడా పెట్టాలి వాటికి ఇప్పుడు కొన్ని కొన్ని పక్షులు కాని పావురాలు కాని ఏమైనా కాని నీళ్ళు మంచి నీళ్ళు దొరకక ముర్లలో అక్కడిక్కడ నీళ్ళు తాగడం జరుగుతుంది దానివల్ల ఏం జరుగుతుందంటే వాటి ఆరోగ్యం కూడా చెడిపోయి పక్షి జీవిత కాలం అనేది తగ్గిపోయి తొందరగా చనిపోతారు ఈ కాలంలో మనం సెల్ఫోన్లు వాడటం వల్ల రేడియేషన్లు అవి ఇవి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు వాడడం వల్ల వాటికి రేడియేషన్ తగిలి అసలే పక్షుల సంఖ్య అనేది రకరకాల పక్షుల సంఖ్య తగ్గిపోతూ వస్తుంది ఇప్పుడు వాటికి దాంతో పాటు మనం కలుషితమైన నీరు కలుషితమైన ఫుడ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే అవి తిన్నాక వాటికింకా వాటికింకా ఆరోగ్యం చెడిపోయి చాలా తొందరగా చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనము మురికి నీళ్ళల్లో కాకుండా అప్పుడప్పుడు ఎంతో ఒక గ్లాస్ మహా అంటే మనం తాగే బాటిల్ మూత మూత ఒక మూతలో సగం తాగుతాయి ఒక పక్షి నీళ్ళు వాటి కడుపు ఎంత ఉంటుంది చిన్నగా ఉంటాయి కాబట్టి మనం ఏం చెయ్యాలి ఎప్పుడైతే గింజలు చల్లుతామో ఆ గింజలు పక్కన్నే చల్లిన గింజల పక్కనే ఒక చిన్న కఠోరా కానీ లేకపోతే ఒక చిన్న గ్లాసులో కానీ కొన్నన్ని మంచి నీళ్ళు పెడితే ఆ గింజలు ఆహారంగా తిన్న తర్వాత ఆ వాటర్ తాగేసి అవి అటునుంచి అటే ఎగిరిపోతాయి దీని ద్వారా ఏమవుతుందంటే మనం పక్షులకి దగ్గరవ్వచ్చు పక్షులు మనకి దగ్గరవుతాయి మీరు మొదటి రోజు గింజలు జల్లి దూరం వెళ్ళిపోయి రెండో రోజు కూడా గింజలు జల్లి దూరమెళ్ళిపోయి నాలుగో రోజు కూడా అలా ఒక ర కొన్ని రోజులు అలాగే చేసిన తర్వాత ఏమవుతుందంటే అవి వస్తాయి తింటాయి నీళ్ళు తాగుతాయి వెళ్ళిపోతాయి తర్వాత రోజులు కొన్ని వారాలు గడిచిన తర్వాత మీరేం చెయ్యాలి ఎక్కడైతే గింజలు చల్లుతున్నారో అక్కడ ఒక రెండు నిమిషాలు ఆగండి ఎలాంటి హానీ చేయకుండా మొదట అది మిమ్మల్ని గమనిస్తుంది ఆ పక్షి వీడెంటి ఇంకా వెళ్ళట్లేదు వీడేమైనా చేస్తాడా అని చెప్పి అది గమనిస్తుంది కాసేపు చూసి చూసిన తర్వాత దానికి నమ్మకం వస్తుంది వీడేం చెయ్యడులే మనము వెళ్ళి తిందాం అని ఒక నమ్మకంతో అది కిందకి దిగి గింజలు తినడానికొస్తుంది అది గింజలు తినే తినేంతవరకు అక్కడే ఉండండి ఏం కదలకండి ఉష్షనకండి సౌండ్ చెయ్యకండి ఏం చెయ్యకండి మీ జేబులో ఫోన్ కూడా ఉంచుకోకుండా ఫోన్ రింగ్ టోను వచ్చినా కానీ అది ఎగిరిపోతాయి పక్కనుంచి బండి వెళ్ళినా బండి సౌండెళ్ళినా కానీ అది వెళ్ళిపోతాయి ఎవరైనా మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు ఆహా అన్నా కానీ వెళ్ళిపోతాయి సో అలాంటి సౌండ్స్ డిస్టబింగ్ సౌండ్స్ ఏమీ లేకుండా సైలెంట్గా అక్కడే నిలబడండి తిని తాగి వెళ్ళిపోయే వరకు అలా ఒక రెండు మూడు రోజులు అవి తిని తాగి ఎగిరిపోయేంతవరకు అక్కడే ఉండాలి తర్వాత కొన్ని రోజులు ఇలా చేస్తూ కొన్ని రోజులు ఉష్ ఉష్ అని సౌండ్ దాంతో కమ్యూనికేటింగకి ట్రై చెయ్యండి ఖచ్చితంగా మీతో కూడా అది సో పెరట్లోకి తోటలోకి పక్షుల్ని ఆకర్షించడానికి నా దగ్గర ఉన్న చిట్కా అయితే ఇదే నేను కూడా చాలాసార్లు మా పక్షుల కోసం గింజలు నీళ్ళు పెట్టిన వాడినే అంతే